చెప్పండమ్మా తప్పకుండా ఉంటుందమ్మా ఫస్ట్ ట్రీట్మెంట్కు వెళ్ళే ముందు మీరు కూడా కొన్ని జాగ్రత్తలైతే పాటించాలి అంటే మీకు వచ్చినది ప్రజెంట్ అయితే చిన్నదే అంటే మీరు ఎలా అంటే మీరు తీసుకొనే ఆహారం కూడా మీరు స్వీట్స్ తింటున్నారనుకోండి స్వీట్ తిన్న తర్వాత కొంచెం నోట్లో పుక్కిలించి వాటర్ ఊసే బయటకు మీరు ఊసేయడం తర్వాత స్వీట్స్ మీరు కూడా తగ్గించి తీసుకోవాలండి తక్కువగా తినాలి ఇంకా మీరు ఎక్కడ నొప్పి వస్తుందో పార్ట్లో బలమైన ఆహారం అయితే తీసుకోకూడదు అంటే ఇప్పుడు నాన్ వెజ్ ఎక్కువ తింటారు కదా సో వాటిలో జిమ్ములు కట్టా నం నర్వ్ డ్యామేజ్ అవుతుందన్నమాట సో ఇప్పుడైతే మరి మేము అయితే మెడిసిన్ ఇస్తాము మెడిసిన్ ఇస్తాము మీరు అది తీసుకోండి తర్వాత కానీ ఇంకా అంతగా ఎక్కువగా పెయిన్ వస్తే కనుక అప్పుడు నెక్స్ట్ స్టెప్ రూట్ కెనాల్ చేయిద్దాం అవునండి అంటే మీకు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది ఇప్పుడది పన్ను తప్పకుండ మెడిసిన్ ఇస్తామండీ మెడిసిన్ ఇస్తాము మీరు ఆ మెడిసిన్ యూజ్ చేసి మీరు రెండు పూటల బ్రషింగ్ చేసి సో కూడా మీరు కూడా కొంచెం పాటిస్తే కనుక మీరు పర్లేదు బాగానే ఉంటుంది మీకు హెల్త్ మీ పంటి విషయంలో అవసరమే కేర్ తీసుకోండి ప్రెజెంట్ అయితే అంత పెద్ద ట్రీట్మెంట్ ఏం అవసరంగా లేదు మీకు అంతగా పెయిన్ ఎక్కువ వస్తుంది లేదు అన్నప్పుడు మీరు ఒకసారి నన్ను కన్సల్ట్ చేస్తే కనుక మీకు నేను సెకండ్ స్టెప్ చెప్పాను కదా రూట్ కెనాల్ చేద్దాం

ఓకే మెడిసిన్ రాసిస్తాను